నేను నెల్లూరులో ఉంటున్నాను వ్యాపార నిమిత్తము కాళహస్తిలో ఒక మీటింగు ఉంది ఆ మీటింగ్కు నేను నెల్లూరు నించి కాళాస్త్రికి వెళ్ళాలి అనుకుంటున్నాను స్లీపర్ క్లాస్లో ట్రైన్లో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఆ తేదీన ఇరవయ్యి ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీకున నేను వెళ్ళాలి అనుకుంటున్నాను నెల్లూరు నించి యూజర్ ఐ డి ఎం డీ డబల్యూ ఫోర్ వన్ టూ ఎయిట్ జీరో నా పాస్ వర్డ్ ఒకటి నాలుగు మూడు ఏడు ఇందు నిమిత్తము నాకు నేను బైయలుదేరుటకు ఈ టికెట్ తీసుకుని చేయుటకు మీరెవరన్నా నాకు సహాయపడగలరా